చిన్నప్పుడు చదివిన పుస్తకాలు అనేవి సాధారణంగా జాతీయ సాహిత్యాలతో పాటు మన విలువలను ఉపయోగించగలరా పిం పెంచే కథలు ప్రేరేపిస్తూ కొన్ని సాంప్రదాయాలను చిన్న పిల్లల కోసం పాటించాలని పుస్తకాలు కొన్ని అవి

పింకీ పాంకిి మొదటి పాఠశాల పుస్తకాలు రెండు నాలుగు కొబ్బరి పళ్ళు కథ పుస్తకాలు మూడు హ్యాపీ డెన్ గొప్ప కథలు

చిన్నారుల కథలు తెలుగు బాల సాహిత్యం మీకు చిన్నప్పుడు చదివిన కొన్ని పుస్తకాలు గురించి ఉండేవాటివి షేర్ చేయండి